చెప్పు బాబు ఏం కావాలి ఓకే అంటే మీరు అంటే మీరు లేటుగా సబ్మిట్ చేస్తున్నారా

అట్లా ఎట్లా ఇస్తారు టైంలోపే ఇవ్వాలి కదా తెలియదా ఆ మాత్రం చూసుకోవాలి మేము మేము చూసుకొనే ఇస్తున్నాము కదా మమ్మల్ని కూడా అంటారు ఏమో బాబు ఇక మీరు ఇలా ఇలా చేయకూడదు అసలు

ఏమో ఇక ఫైన్ కట్టాల్సి వస్తుంది మరి ఫైన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మరి మీ అదే బుక్కులు వేరే వేరే వాళ్ళు కూడా అడిగారు ఆ టైంలో

ఫైవ్ హండ్రెడ్తో బుక్ కొన్నామా అని కాదు పనిష్మెంట్ అది అంతే ఎప్పటిలోపు పెడుతున్నావు అదే ఏమి మీరు ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడుకోవాలి లెటర్ వ్రాసి అట్లా అయితే పర్లేదు మీకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంట్లో అవును చూసాను ఇప్పుడే అన్నిటికీ కరెక్ట్ డేట్ సబ్మిట్ చేసినట్టు ఉన్నాయి ఇది ఒక్కటే మిస్ అయ్యింది సరే అది అట్లనే ప్రిన్సిపల్కి లెటర్ వ్రాస్తే ప్రిన్సిపల్ ఏదో ఒకటి చెప్తాడు ఆ ఫైన్ అక్కడ కట్టేస్తే అయిపోతుంది ఇక సరే